యోగ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది నిరంతరం ప్రాణాయమం మరియు ధ్యానం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది యోగ భావోద్వేగాలను నియంత్రించడంలో సహాయపడుతుంది కేంద్రీకరణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా మానసిక సమతుల్యతను పొందవచ్చు